హలో అన్న జొమాటోనా అన్నా అన్నా చింటి అనే పేరు మీద రెండు ఆర్డర్లు పెట్టానన్న గుర్తుపట్టావా అన్నా అన్నా అన్నా అన్నా ఫస్ట్ ఆర్డర్ వచ్చేలోకి ఏమైనా ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ అన్నా రెండవ ఆర్డర్ వచ్చేలేకేమో రెండు మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ అన్నా అన్నా అన్నా అన్నా అంటే ఫస్ట్ అడ్రస్ ఏమో వచ్చేసరికి వచ్చేలోకి అన్నా మన చర్చి కాంపౌండ్ బ్యాక్ సైడ్ అన్నా

అన్నా మనోడు అదేమి లేదు కొద్దిగా తడపడతాడేమో కొద్దిగా బాక్స్ మీద ఒకటి రెండు అని చెప్పి కొద్దిగా రాయి అన్నా ఒక బాక్స్ ఏమో ఎప్పుడు ఇచ్చే దగ్గర మన హరీస్ పార్టీ చర్చి కాంపౌండ్ బ్యాక్ సైడ్ ఆ అవునన్నా ఇప్పుడు ఇచ్చే దగ్గర రెండవ బాక్స్ ఏమో అన్నా మన మూడు రోడ్లు సెంటరు వాటర్ ప్లాంట్ ఉంటుంది అన్నా ఆ వాటర్ ప్లాంట్ బ్యాక్ సైడ్ అన్నా

అన్నా ఓకే అన్నా అందరు బాగున్నారా అన్నా సరే అన్నా ఓకే అన్నా